చెప్పండి అవునవును చెప్పండి చెప్పండి అవును అవును

ఎంగేజ్ ఎంగేజా శ్రీరాంపురం నుండి మంచిర్యాల అంటే యాక్చువల్గా అయితే ఐదు వందలు తీసుకుంటాం అండి చెప్పండి ట్రాఫిక్ ఎక్కువ లేని రూట్ కావాలంటే తీసుకు వెళ్తాం అట్ల అయిన పర్వాలేదు మీరు ఎందుకు అట్ల ఇబ్బంది ట్రాఫిక్లో వెళ్ళి వెళ్తే ఏమన్న ఇబ్బందా

మీరు ఎన్ని గంటలకు వెళ్తారు మీరు టైం చెప్తే దాన్ని బట్టి వస్తాము జస్ట్ ఇప్పుడు ఎంత అయితుంది టైం చూసుకోండి ఒక పది పదిహేను నిమిషాలు వేసుకోండి మేము అక్కడికి పది నిమిషాలకు అవును అవును మేము డైలీ అదే కదమ్మ తిరిగేది ఎంత మందిని తీసుకు వెళ్తాం ఎంత మందిని తీసుకు వస్తాం కదా మా పని అదే

మంచిర్యాల తప్ప ఏది మీరు రెడీ అయినాక ఫోన్ చేయండి మ్యాడమ్ లేదు లేదు ఇంకా ఎక్కువ అవుతాయి మీరు రూట్ మళ్ళీ వేరే రూట్లో తీసుకుపోవాలి అంటుండ్రు కదా మరి మంచి సౌండ్ లేకుండా ట్రాఫిక్ ఫీల్ కాకుండా దానికి కొంచెం ఎక్కువ తీసుకోవాలి లేదు లేదు మేము అడిగేదిఫైవ్ హండ్రెడు మళ్ళా మీరు వేరేగా తీసుకుపోవాలి అంటుండ్రు అంతకంటే తక్కువ రాదు ఇంకా అదే తక్కువ చేసినాం మీకు లేదు లేదు మ్యాడమ్ అసలు కాదు కథ లేదు లేదు మీరు ఇంకా మరి మీ ఇష్టం మరి మీరు ఏదన్న మాట్లాడుకుంటే మాట్లాడుకోండి మళ్ళా ఫోర్ హండ్రెడ్ పడదు కానీ మాకు పెట్రోల్ డీజిల్కి అదే ఉంది ఖర్చు అవునవును ఒకవేళ ఫోర్ హండ్రెడ్లో ఎవరన్న వస్తే తీసుకు వెళ్ళండి మరి మీ ఇష్టం సరే సరే మరి అదే అంటున్న ఫైవ్ హండెర్డ్కి తీసుకోపోతాం మరి మీరు మంచి సురక్షిత మంచి రూట్లో తీసుకుపోతాను కాబట్టి ఏమి మొత్తం మా ఏరియా ఇదే అది తెలియదా మ్యాడమ్ మీరు మరి మీకు తెలుసు ఆ ఏరియా అంతా తెలుసు ఓకే మీరు ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు నేను పదిహేను నిమిషాలు ముందు అర్ధగంట ముందు ఇరవై నిమిషాలు ముందు చేయండి ఎప్పుడు మీరు రెడీ అయినాక మీరు వెళ్ళమంటే ఇప్పుడు వెళ్తాం